నేను వంట చేయడంలో గంట కన్నా ఎక్కువ సమయం కేటాయించను నేను వండే పద్ధతి ఎంత కష్టం తెలియక వన్ అవర్ అనుకునేది టూ అవర్స్ అయింది నేను అప్పుడు ఏ ఐటెం వండాను అంటే బిర్యానీ వండాను బిర్యానీ ఎలా చేయాలంటే ఫస్టు బాస్మతి రైస్ నాన్బెట్టుకోవాలి ఒక బేసన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేయాలి ఫస్టు ఆయిల్ యాడ్ చేసిన తరువాత బిర్యానీ సామాన్లు ఆకులు అన్నీ వేగిన తరువాత అల్లం ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం వద్ అల్లం వే వెల్లు పేస్ట్ వేసి యాడ్ చేసి కలుపుతూ ఉండాలి దగ్గరగా అవ్వాలి తరువాత మనకి ఇష్టమైతే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదు వెజిటేబుల్స్ బిర్యానీలో క్యారెట్ అండ్ బంగాళదుంప వేసుకుంటారు అలాగే బిర్యానీ బఠానీ కూడా వేసుకుంటారు బిర్యానీ అయిన తరువాత వేగిన తరువాత మనం ఎంత బియ్యం తీసుకుంటే దానికి ఎలా సరిపడా వాటర్ వేసుకోవాలి అయిన తరువాత అవి వేగిన తరువాత బిర్యానీ మసాలా అవన్నీ కొన్ని ఉ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకొని వాటర్ వేసిన తరువాత అవి మరుగుతున్న టైంలో బియ్యం వేయాలి బియ్యం వేసిన తరువాత అలా సిమ్ములో ఫస్ట్ హైలో పెట్టి దగ్గరగా అయినప్పుడు సిమ్లో పెట్టి అలా ఉడికించాలి మధ్య మధ్యలో ఎక్కువగా కలపకూడదు కలిపితే ఎక్కువగా ము విరిగిపోతూ ఉంటాయి నేను ఆరోజు వన్ అవర్ అవుపిద్డామని అనుకున్నాను వన్ అవర్ కాకుండా టూ అవర్స్ అయిపోయింది